హలో ప్రశాంత్ ఎలా ఉన్నావు అమ్మ ఏమి చేస్తున్నావు ఇలారా ఇక్కడ కూర్చో బాగా ఉన్నాను కుర్చో ఏంటి చూస్తునాను అమ్మ కోర్టు తీర్పు ఇచ్చింది అంట కదా మూడు రాజధానులు ఉన్నాయని అమరావతి కర్నూలు వైజాగ్ ఈ మూడు రాజధానులు అంట కదా రాజధాని ఏమని అకుంటున్నావు మూడు రాజధానులు ఉండాలి అంటావా లేకపోతే ఒక రాజధాని సరిపోద్దా ఫైనాన్షియల్ ఏజెంట్ కదా నిజమేనా వైజాగ్లో ఐటీ ఇండస్ట్రియల్ పెడుతారు అంట కదా తెలిసిందా నీకు సర్లెమ్మా రేపు నేను ఇంట్లో ఇంట్లో పని ఉంది